హ్యాండ్లూమ్స్కి అలానే మార్కెట్లో రెడీగా దొరికే వాటికి రెడీమేడ్స్కి డిఫరెన్స్ ఏంటంటే డ్యూరబులిటీ డ్రస్ అనేది చాలా నేచురల్గా ఎక్కువ లాంగ్లాస్టింగ్గా ఉంటుంది మన హ్యాండ్లూమ్స్ అంటే చేతితో తయారు చేసేది వేర్యాజ్ రెడీమేడ్ చూడగానే మంచి అట్రాక్టివ్గా అనిపించినప్పటికీ డ్యూరబులిటీ చెప్పలేము అండ్ అది క్వాలిటీ కూడా మనం చెప్పలేము ఎందుకంటే వన్స్ ఉతికిన మేబీ కలర్ పోవడం కానీ అలాంటివి ఈజీగా రెడీమేడ్స్లో జరగవచ్చు కానీ హ్యాండ్లూమ్స్లో మాత్రం దాన్ని చాలా ఇంచ్ టు ఇంచ్ నీటుగా స్టెప్స్ ప్రోసెస్ యూజ్ చేసి చేస్తారు కాబట్టి ఎక్కువ డ్యూరబులటీ ఉంటుందని నేను నమ్ముతాను